హలో ఎవరమ్మా అవునమ్మా చెప్పండి ఎవరు అవునా ఎటువైపున నొప్పుందమ్మా అవునా పన్ను పైన ఏమైనా బ్లాక్ కలర్లో కానీ పన్ను దగ్గరలో కానీ ఏమైనా బాగా నోస్తుందమ్మా అవునా ఈ మధ్య చాక్లెట్స్ కానీ స్వీట్ ఐటమ్స్ కానీ ఎక్కువ ఏమైనా తిన్నావామ్మా అయితే మీ పన్న కొంచెం లైట్గా పుచ్చిపోయినట్టుంది అంటే చాకలేట్స్ అతి తిన్నావ్ కదమ్మా సో ఆ స్వీట్నెస్కి ఇంకా మీ పన్ను కొంచెం పుచ్చిపోయినట్టయింది మీరోక పని చేేయండి ఒకసారి నా క్లినిక్కి రండమ్మా క్లినిక్కి వస్తే నేను మీ పన్నుని చూస్తాను చూసాక అది ఎట్లుందో అంటే ఏమైందో నేను మీకు క్లారిటీగా చెప్తాను దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా ట్యాబ్లెట్స్తో తగ్గుతుందో ఇంక అది మీ దాంతో పాటు చూసుకోవచ్చమ్మ లేదమ్మా నేను ప్రతిరోజు క్లినిక్లో ఉండను అలాగేనమ్మా నేను వీకెండ్స్లో మాత్రమే కొన్ని క్లినిక్లో ఉంటానమ్మా అంటే ఇంక వీక్డేస్లో మాత్రం ఉండను ఒక వీకెండ్స్లో మాత్రమే క్లినిక్లో ఉంటాను మీకు మీరు క్లినిక్కి రండి మీకు ఒక నర్స్ని కూడా అవైలబుల్గా పెడతాను మీరు అపాయింట్మెంట్ మాత్రం ఒక టూ డేస్ ముందే తీసుకోవాలి అపాయింట్మెంట్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీకు ఆ నర్స్ చెప్తుంది మీరొకసారి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటే సరిపోతుందమ్మా అది ఇంకా మీ పన్నుని చూస్తే నేనేమైనా చెప్పగలుగుతానమ్మా ఒకవేళ బాగా పెద్దదయింటే మాత్రం వచ్చిన రోజే ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సి ఉంటుంది ఇంక లేదు కొంచెం చిన్న చిన్నదే అయ్యిందనుకుంటే ఇంకా చిన్నగా ట్రీట్మెంట్ చేసేసి మీకు ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించేస్తాము అలా ఏముండదు ఇంకా అది మీ పన్ను ఎలాఉందో చూస్తే చెప్పగలుగుతాను ఇది అది కొంచెం పెద్ద ట్రీట్మెంట్ అయ్యి పన్ను తీసేసి ఆ పొజిషన్ వరకు ఇది అవుతే మాత్రం కొంచెం ఖర్చుంటుందమ్మా ఒక పది పదిహేను వేల దాకా ఖర్చొస్తుంది ఇంకా చిన్న చిన్నగా అయితే మీకు చిన్నగానే పని అయిపోతుంది పెద్ద ఖర్చెం రాదు అలాగేనమ్మా థ్యాంక్యూ